సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణ తెలుగు భాష పరిణామాన్ని చాలా ప్రభావితం చేశాయి ఎందుకంటే ఇప్పుడున్న దేశంలో అందరికీ తెలిసిన వచ్చిన భాష తెలుగు అది అందరికీ సులభంగా అర్థమవుతుంది సులభంగా మాట్లాడ వస్తుంది తెలుగు అనేది మన భాష కాబట్టి దాన్ని ఎప్పుడూ ఎక్కడ మర్చిపోకూడదు